నేనూ ఇక్కడ నుంచి ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళాలి అక్కడా నాకు అక్కడా చుట్టుపక్కల ఉండే ప్రకృతి కానీ అక్కడ వాళ్ళు వేసే ముగ్గులు కానివ్వండి అట్లా చుట్టుప్రక్కల ఉండే ప్రకృతి పంట పొలాలు అన్ని చూడటానికి వెళదామని అనుకుంటున్నాను ఇక్కడ కారే కానివ్వండి టాక్సీలే కానివ్వండి ఇక్కడ దొరుకుతాయా దొరుకుతాయి అని అనుకుంటున్నాను నేనూ వెళ్ళవలసిన తేదీ డిసెంబర్ పదవ తారీఖు అప్పటికీ నాకు టాక్సీ కావాలి ఓకే వస్తారా అన్నా ఓకే పదవ తారీఖు వెళదాము వెళదాము అన్నారా అండీ